మన భారతదేశంలో బాగా ఏమంటారు ఎలాంటి అభివృద్ధి చెందాయి ఎలాంటి వినోదకరమైన అంటే బాగా ఇప్పుడున్న దాంట్లో అయితే ఎక్కువ కామెడీ ఎంటర్టైన్మెంట్ అలాంటివి బాగా చూస్తున్నారు ఇప్పుడున్న జనాలల్లో ఎక్కువ నవ్వే హాస్యంగా కనిపించే ఫోటోలు వీడియోస్ కానీ ఎక్కువ చేయడంలో కూడా సినిమాలల్లో కనుక మనం చూస్తే చిత్రం తీయడంలో కానీ అలాంటివి ఎక్కువ తీస్తున్నారు ఎక్కువ ప్రజలు కూడా దానికే ఎక్కువ ఆకట్టుకునిపోతున్నా ఆకట్టుకుంటున్నారు కాబట్టి ఎక్కువ చూడ్డానికి కూడా సినిమాలు సినిమాలు కానీ ఫోన్ ఫోన్లల్లో ఎక్కువ రీల్స్ అలాంటివి చాలా అవి చాలా అంటే చాలా వినోదకరంగా కలిగిస్తుంది ఇప్పుడున్న దేశంలో భారతదేశంలోనే కానీ ప్రపంచం మొత్తంలో ఇదనేది ఫోన్ అనేది ప్రే చాలా చాలా అంటే చాలా పెద్దగా చాలా మం పెద్ద స్థాయిలో ఉంది ఇది ఇది లేని మనిషి అంటూ ఉండరు అందులో స్మార్ట్ఫోన్స్ స్మార్ట్ఫోన్ ఇప్పుడున్న జనరేషన్లో చూసినా రెండో తరగతి పిల్లగానితో కూడా ఈ ఫోన్ అనేది చూస్తున్నాం మనం ఇవాళ ఇయాళ రేపట్లో కాబట్టి ఈ భారతదేశంలో మన జనాల్లో చూడ్డానికి బాగా ఇష్టపడేది ఏంటి అనగానే మనకు గుర్తుకొచ్చేది కామెడీ సీన్స్ కామెడీ సీన్స్ అయినా అయ్యుండచ్చు మరియు ఇంకా ఏంటంటే సినిమాలు సినిమాలు ఎక్కువ చూస్తున్నారు ఇప్పుడున్న సీరియల్లో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మన ఆంధ్రా తెలంగాణలో అయితే సీరియల్ పిచ్చోళ్ళైతే చాలానే ఉన్నారు ఆడ ప్రతీ ఇంట్లో ప్రతీ అమ్ ఆడవాళ్ళు ఖచ్చితంగా చూసేది సీరియళ్ళు సీరియళ్ళు కంపల్సరీ అంటే కంపల్సరీ చూస్తున్నారు ఈ సీరియళ్ళు చే చాలా ఎంటర్టైన్మెంట్ అన్నమట ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇంకా ఎంతసేపు ఆ వాళ్ళ జోళ్ళి వీళ్ళ జోళ్ళికన్నా ఈ సీరియల్ జోలులు ఎక్కువ వేసుకుంటున్నారు ఇది చాలా అంటే చాలా మనం చూస్తున్నాం అలాగే ఇంకా భారతదేశంలో చాలా చాలా డెవలప్ అయ్యిందంటే కామెడీ పరంగా డ్యాన్సస్ డ్యాన్సస్కి చాలా ఆసక్తి చూపిస్తున్నారు చాలా అంటే చాలా వాళ్ళు చూడ్డానికి కానీ వాళ్ళ పిల్లల్ని ప్రేరేపిస్తున్నారు చెయ్యడానికి కూడా కాబట్టి ఇది మనం గౌరవించాల్సి ల్సిన విషయం చాలా మెచ్చుకోవాల్సిన విషయం ప్రతీ ఒక్క పే తల్లిదండ్రులు అలాగ ఉండాలి అలాగే చూసుకోవాలి పిల్లల్ని కూడా మంచిగా ఇది చాలా మంచి పద్ధతి అన్నమాట అలాగే ఇంకా సంగీతం సంగీతం నేర్చుకోవడానికి కూడా చాలా వినో చూపిస్తున్నారు వినడానికి కూడా చాలా చూపిస్తు చాలా ఇగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వినోదకంగా అంటే ఇవి చాలా మనం చూస్తున్నాం ఇప్పుడున్న దేశంలో ఇప్పుడున్న రా ఇప్పుడున్న రోజుల్లో కాబట్టి ఖచ్చితంగా మనం ఇంకా పాటలు ఇలాంటి దాంట్లో పిల్లల్ని ప్రేరేపించాలి చేయమని చెప్పాలి మనం వాళ్ళని మనమెప్పుడూ వాళ్ళని సపోర్టీవ్గా ఉంచుకోవాలి మంచిగా చూసుకోవాలాళ్ళని అం ఇంకా చాలా ఇప్పుడున్న జనాల్లో ఎక్కువగా ఇంకా పిచ్చి పిచ్చి వీడియోస్ కాకుండా మంచి మంచి వీడియోస్ మన దేశానికి ఏమన్నా చూ ఆ వీడియో ఆ చూడడం వల్ల ఆ వీడియోస్ చూడడం వల్ల ఏమన్నా ఉపయోగపడేటట్టు మనం చేయా చూడాలి అట్లా ఉన్న ఇప్పుడున్న సోర పిల్లలు అలాంటివి చూస్తే మంచిగా ఉంటుంది ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా ఇంకా ఈ ముసలి వాళ్ళు ముసలి వాళ్ళు ఎక్కువ పాత సినిమాలు పాత సినిమాలంటే మనం చెప్పనే చెప్పొద్దిగా